విశ్వం చాలా ఆకర్షకంగా ఉంటుంది అది మనకు అలా అంతుంది కాబట్టి మనం అది పరిచయం చేయాలి మీకు విశ్వం గురించి మరింత మనకు ఆకర్షణ ఉంటుంది అంటే అది మన నగరంలో ప్రతిపాదించిన పర్యాలు కళాకారులు సంగీతాలు సినిమాలు ప్రకృతి సౌందర్య వంటి సౌందర్య మరియు ఇతర అంశాలను కలిగి ఉంటుంది అలాగే విశ్వం మనకు అనేక అవకాశాలు కల్పిస్తుంటుంది విశ్వం చాలా ఆకర్షకంగా ఉంటుంది కాబట్టి మనకు అద్భుతంగా అనుభవించగలము అలాగే విశ్వంలో మీకు ఆకర్షించే అంశాలు మరియు మీకు ఇష్టమైన అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆకర్షితులవుతున్నట్టు మరి తెలుసుకోవాలి అంటున్నారు విశ్వం చాలా ఆకర్షకంగా ఉంటుంది కాబట్టి మనకు అద్భుతంగా అనిపించగలగాలి అలాగే విశ్వంలో ఆకర్షించే అంశాలు మరియు మీకు ఇష్టమైన అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆకర్షితులైనట్లు ఉంటాయి మరింత మరింత విశ్వం గురించి ఆకర్షకంగా అది పరిచయం చేస్తుంది మిమ్మల్ని విశ్వం అనేది ఎంతో గొప్పదైనది ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు గ్రహాలు తోకచుక్కలు మొదలై మొదలైన అంతరిక్ష పదార్థాలు విశ్వము అంటాము విశ్వంలోని ప్రతీ అణువు కణాలతో కొన్ని శక్తులతో ఏర్పడింది అంతరిక్షం కాలం అన్ని రూపాల పదార్ధం బలం గతి భౌ భౌతిక నియమాల స్థిరాంకాలు వీటిని నియంత్రిస్తూ ఉంటాయి విశ్వం అనే పదానికి జగత్తు ప్రపంచం పకృతి అనే అర్థాలు ఉన్నాయి భూమియే స్థిరంగా లేదు పరిశుభ్రమైనది అని ఫోటాన్లు వాటిద్వారా చూపించాయని విశ్వము అంటారు అంతరిక్ష కాలంలో గెలిక్సిన్లు పాంతవులు పదార్థానికి మూలకణాలు పరమాణువులు వీటిని పట్టి ఉంచిన శక్తులు విశ్వంలో ప్రతీ అణువు ఏ చోటకు వెళ్ళినా దానిలో శక్తులు ఒకే విధాలుగా ఉంటాయి ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు యొక్క వాటి యొక్క విశ్వం యొక్క విశ్వం విశ్వం యొక్క ప్రకృతిలోని ఎంత అద్భుతమైనవి అందుకు విశ్వం ప్రతీ ఒక్కరికీ సహాయపడుతుంది అందుకు అయినటువంటి విశ్వం కోసం ప్రతీ ఒక్కరూ విశ్వం ఎలా వెలువడింది అంటే విశ్వంలో అన్నింటినీ కలిగి ఉన్న ఒక పెద్ద స్థలం అనగా చిన్న కణాల నుండి అంతరిక్షంలో కనిపించే ప్రతీ విశ్వాసానికి చెందిన విశ్వం పరిణామాలు తెలియదు భూగోళ శాస్త్రం ప్రకారం మనకి తెలిసిందల్లా ఒక్కటే విశ్వంలోని ప్రతీ అణువు కొనలలో కొన్ని శక్తులతో ఏర్పడినవి అంతరిక్ష కాలం అన్ని రూపాల పదార్ధ బలం గతి భౌగోళిక నియమాలు స్థిరంగా వీటిని నియస్ నియంత్రిస్తూ ఉంటాయి మన విశ్వం అంతరిక్షం యొక్క పేలుడుతో ప్రారంభమైనది అత్యంత అధిక సందిగ్ద మరియు ఉష్ణోగ్రత నుండి ప్రారంభించి స్పేస్ విస్తరించింది విశ్వం తరబడి సరళమైన మూలకాలు ఏర్పడి గురుత్వాకర్షణ క్రమంగా పదార్థాన్ని కలిసి మొదటి నక్షత్రాలు మొదటి గెలాక్సీలుగా ఏర్పడుతుంటాయి ఏర్పడుతున్న ఆ తరువాత విశ్వం విశ్వం యొక్క ఎన్నో గొప్ప గొప్పవైన లాంటివి ప్రతీ వాటిని పట్టించే శక్తి ఏమిటి ఈ విశ్వంలో ప్రతిపదార్థం కొన్ని శక్తుల లోబడి ఉంది ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్లా విద్యుత్తేతర శక్తి రెండు కేంద్రంగా శక్తులుగా విభజించడం జరిగింది ఇలా ప్రతీ కాలానికి ఒక నిర్దిష్టమైన శక్తి ఉంటుంది న్యూక్లియస్ తరువాత అనంత శక్తికి ఆసక్తి గురించి కాలా బీములు లేదా బ్లాక్ హోల్ ద్వారా తెలుసుకుంటాము గురుత్వాకర్షణ శక్తి నుండి అనంత శక్తి పోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ కణాలు పౌరులు మాదిరిగా విభజించడం జరిగింది మనకు కనిపించే పదార్థం ఫోటాన్ గురుత్వాకర్షణ శక్తితో కోలుకున్న మొదటి వారం మొదటి పౌరులు ఇమ ఇమిడ్చబడింది విద్యా సంశక్తితో రెండు న్యూక్లియస్ శక్తితో రెండవ పొరలో ఇయ్యబడినవి అలాగే కార్వా న్యూక్లియర్ శక్తి తరువాత మా శక్తులుగా ఉంచబడ్డాయి ఇలా విభజించే కణాలు నిజాయితికి మరింత చిన్న కణాలతో నిర్మితమై మరింత ఎక్కువ శక్తులను పరిశీలించినకొద్ది మరిన్ని సూక్ష్మకణాల నుండి ఆ శక్తులు లభిస్తాయి ఇది ఒక ఉచ్చు మాదిరిగా మొత్తం విశ్వం అంతటా ఏర్పడినది ఒక్క న్యూక్లియస్లోని ఉన్న కణాలు మాత్రమే మూల కణాలు ఉన్నాయి ఈ మూల కణాలను విభజించుటకు పోతే కణాలను మూలకణాలను ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి వాటిని పుట్టించే ఎన్నో శక్తులు సృష్టిలో ఉన్నాయి